ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు తన సంస్కృతిక వారసత్వానికి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తారు మన రాష్ట్రంలో అనేక మతాలు ఉన్నాయి హిందూ మతం క్రైస్తవ మతం ముస్లిం మతం కావున తమ తమ మతాలవారు తమ సంస్కృతిక సంప్రదాయాలకు అనేక ప్రాముఖ్యత ఇస్తారు ఉదాహరణకు తీసుకుంటే క్రైస్తవులకు క్రిస్మస్ క్రిస్మస్ పండగకు వాళ్ళు చేయవలసిన సాంస్కృతిక నిబంధనలు వాళ్ళు పాటించి వాళ్ళు తమ పండుగ క్రిస్మస్ పండగను చేసుకుంటారు అలాగే ఉగాది పండగ ఉగాది పండగ అన్ని మతాలవారు చేసుకుంటారు ముఖ్యంగా హిందువులు చేసుకుంటారు హిందువులు తమ సాంస్కృతిక సాంస్కృతిక భాష నైతిక విలువలను ఈ ఉగాది పండగతో మొదలు పెడతారు అనేగ అనగా ఉగాది పండుగ రోజు ఉదయాన్నే లేచి తల స్నానం చేసి మా క్రొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడి చేసుకొని ఒకరికొకరు తినిపించుకుంటారు ఈ సాంస్కృతిక సాంస్కృతిక అవార్డు ఇచ్చే ముఖ్యమైన స్థానం